పశ్చిమగోదావరిలో రైతుల ఆత్మహత్యల నివారణకు ఉద్దేశించిన కొన్ని హెల్ప్లైన్లు నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ లైఫ్లైన్ వ్యవసాయ ఆత్మహత్యల నివారణ హెల్ప్లైన్ పశ్చిమగోదావరి రైతు కుటుంబాలు అనేక కారణాలతో ఇబ్బందులు పడుతున్నాయి పెరుగుతున్న అప్పులు విత్తనాలు ఎరువులు మరియు పురుగుల మందుల వంటి వ్యవసాయ ఇన్పుట్ల అది అధిక ధర కారణంగా చాలామంది రైతులు అప్పలపాలయ్యారు తక్కువ పంట దిగుబడి కరువు చీడపేడలు వ్యాధులు వంటి కారణాలతో ఇటీవల సంవత్సరాలలో చాలా పంటలు దిగబడి తగ్గుతుంది